గ్రీన్ వెజిటేబుల్స్ ఆరోగ్యానికి రక్తాన్ని గ్రీన్ వెజిటేబుల్స్ అనగా అవి మన దోసకాయలు ఆకుకూరలు లెమన్స్ అనేక రకాలమైనవి చాలా అంటే మన యొక్క మన బాడీలో పీచ్చు పదార్థాన్ని అందిస్తాయి ఒక ఒక మనిషి బతకాల అంటే పీచ్చు పదార్థ అనేది చాలా అవసరం అలాగే అవి రక్తాన్ని చా మన బాడీలో ఉండే మన శరీరానికి రక్తాన్ని అందరిస్తాయి ఆరోగ్యానికి చాలా మంచి ఎందుకంటే మన శరీర అనేది రక్త మీదనే ఆధారపడి ఉంటుంది అలాగే మన బాడీలో కళ్ళకి మోకాళ్ళకి ప్రతి ఒక్క మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గ్రీన్ వెజిటేబుల్స్ ప్రత్యేకంగా ఆకుకూరలు ఆకుకూరలు ఈ ఆకుకూరలు మరియు మన ఆకుకూరలు అలాగే ఆకుకూరలు అనేక రకమైన గ్రీన్ ఆకుకూరలు మిర్చి కావచ్చు లేకుంటే అనేక రకమైన ఆకుకూరలు ఉంటాయి సోరకాయ వీరకాయ లేకుంటే మన రోజు మనం ఎండాకాలంలో తినే మన ఎండాకాలంలో తినే దోసకాయ ప్రతి ఒక్కటి హెల్త్కి చాలా మంచిది కనుక గ్రీన్ వెజిటేబుల్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అయితయి జీవి ఇప్పుడు మన బాడీకి బ్లడ్ సర్కులేషన్ అనేది ఖచ్చితంగా గ్రీన్లో పీచ్ పదార్థం పీచ్ పదార్థం అనేది ఫైబర్ ఫైబర్ అనేది గ్రీన్ నుంచి గ్రీన్ వెజస్ నుంచే వస్తుంది గ్రీన్ వెజి క్యాల్షియం తక్కువ ఉన్నా గాని లేకుంటే బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్నా గాని బ్లడ్ లెవెస్ ఇంక్రీస్ అవ్వడానికి కూడా గ్రీన్ వెజిటబుల్సే సహయపడతాయి వీటి వల్ల అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి ముసలి వాళ్ళ చిన్న చిన్న పుట్టిన చిన్న బేబీ నుంచి చనిపోయా ముసలి వాళ్ళ వరకు గ్రీన్ వెజెస్ అనేవి చాలా రకాలైన చాలా రకాలమైన యూజెస్ ఉంటాయి వీటి వల్ల ప్రతి ఒక్కరు వీటిని తీసుకునేది అందుకే ఇప్పుడు ఒకరికి కళ్ళు తిరిగిే ఒకరికి కళ్ళు తిరిగే రోగం ఉన్నాగాని గ్రీన్ వెజ్జిసే తినమంటారు ఎందుకంటే దానివల్ల ఎనర్జీ రిసోర్సెస్ ఉంటాయి చాలా ఎనర్జీ రిసోర్సెస్ ఉంటాయి కావున వాటిని ప్రతి ఒక్కరూ మనకు చెప్తారు సజెషన్ చేస్తారు గ్రీన్ వెజిటబుల్స్ తినాలి ఆకుకూరలు తినాలి ఈ సమ్మర్లో కూడా వాటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ దోసకాయ బీరకాయ లో వాటర్ వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి సమ్మర్లో ముఖ్యంగా ఈ ఎండాకాలంలో వాటర్ని తీసుకుంటాం ఎందుకంటే ఏ వాటర్ కంటెంట్ ఎక్కువ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తాయి కాబట్టి